హలో మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాము అండి ఆ బాపు మ్యూజియం చూడటానికి మేము రావాలి అనుకుంటున్నాము ఆ మ్యూజియం యొక్క టైమింగ్స్ కొంచెం చెప్పగలరా

ఓకే ఓకే ఓకే ఓకే పెద్ద వాళ్లకి అండి టైమింగ్స్ అప్పటి నుంచి అంతేనా అండి లేకపోతే ఇప్పుడే మార్చారా ఏమైనా ఓకే కొంత లేట్ అయితే ఉండనివ్వరా ఆ చెప్పండి థింగ్స్ని లోపల ఉండే థింగ్స్ని ఏమైనా టచ్ చేయడానికి ఏమైనా అవుతుందా అండి మనకి లోపల ఉన్న వస్తువులని టచ్ చేస్తే పర్వాలేదు కదా ఎమైనా ప్రాబ్లెమ్ అవుతుందా

పర్మిషన్ అండి

ఓకే ఓకే ఓకే ఓకే అండి వస్తాములే అండి ఓకే అండి థాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్